హలో హలో చెప్పండి చెప్పండి నేను గైడ్ని అండి అవును మేడం అవును

చూపిస్తాము మేడం ఎందుకు లేవు ఉన్నాయి మేడం మంచి మంచివే ఉన్నాయి ఇండియా గేట్ ఉంది మేడం పార్లమెంట్ భవనుంది మొగల్ గార్డెన్సు రాష్ట్రపతి భవను తాజ్మహల్ అవన్నీ ఉన్నాయి మేడం తాజ్మహల్ ఉన్నాయి అన్నీ ఏమైనా మీరు చూడచ్చు మేడం మేము దగ్గరుండి చూపిస్తాము మీకు

తప్పకుండా మేడం ఉన్నాయి చూపిస్తాము మేడం ఉన్నాయి ఎందుకు లేవు చాందిని చౌక్ ఉంది మేడం మోతీ బజారు వాలీ గాలీ బజారు కార్న్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి మేడం మీకు హైదరాబాదులో కోఠీలో దొరికేవి ఇవన్ని మంచి మంచివి మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి మేడం బట్టలకాడ్నుంచి వస్తువులు స్వెటర్సు మీకు అన్నీ తప్పకుండా దొరుకుతాయి మేడం మేము దగ్గరుండి చూపిస్తాము మీకు ఢిల్లీలో లేనివంటూ ఏమీ లేవు మేడం ఉన్నాయి మేడం ఉన్నాయి ఉన్నాయి మేడం అన్నీ ఉన్నాయి మీ కోరినవి చూసుకోవచ్చు మేడం మేము చూపిస్తాము థాంక్స్ మేడం బయల్దేరండి ఓకే